అవును అవునండి చెప్పండి చెప్పండి

అంటే నేను ఇలా నేను ఇలా చాలామందికి చేసాను ఇలా చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా నేను కూడా చిన్నప్పుడు అనాథ కాకపోతే చిన్నప్పుడు నాకు జాబ్ రాలేదు ఇంకా చదువు అలా ఏ ఫెసిలిటీస్ లేక ఇప్పుడు కొంచెం జాబ్ వచ్చింది అందుకని ఇలా చేసాను ఏమి పర్లేదు అవునవును పర్లేదండి నేను కూడా అదే స్టేజ్ నుంచి వచ్చాను అవును

అవును మా అవును అవును ఈ పా ఓకే ఓకే పర్లేదండి పర్లేదు ఓకే వెల్కమ్ వెల్కమ్ అండి వస్తాం అండి తప్పకుండా వస్తాను తప్పకుండా వస్తాను ఓకే వస్తాను అండి వస్తాను పక్కా షూర్ ఓకే అండి